నేను ఒక ఫ్యాన్ కొన్నాను అది మొదట్లో చాలా బాగా తిరిగేది అలాగా కొన్ని రోజుల తర్వాత అది బాగా తిరగడం ఆగిపోయింది దానికి రిపేర్స్ బాగా ఎక్కువగా వచ్చాయి సౌండ్ కూడా చాలా బాగా ఎక్కువగా రావడంతో నాకు దాని మీద విరక్తి పుట్టింది అది మెకానిక్కి ఇస్తే ఈ ఫ్యాన్ మరి పనిచేయదు అని అన్నాడు నాకు నాకు డబ్బులు వేస్ట్ అయినాయి ఆ ఫ్యాన్ కూడా ఒక సంవత్సరం కూడా తిరగలేదు దీంతో నాకు వేరే ఫ్యాన్ తీసుకోవాల్సి వచ్చింది ఫ్యాన్ వారంటీ కూడా ఆరునెలలు ఇచ్చాడు కానీ ఫ్యాన్ ఎనిమిది నెలలు వరకు తిరిగి ఆగిపోయింది దీనికి నాకు చాలా బాధ వేసింది ఫ్యాన్ చాలా బాగుంది కానీ ఫ్యాన్ మాత్రం చాలా తక్కువ టైమ్లో ఆగిపోయింది